ఆంధ్రలోని అతిపెద్ద నగరాలల్లో ఒకటైన కాకినాడ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కేంద్రంగా ఉంది సహజ సౌందర్యం మరియు చరిత్ర కారణంగా భారతదేశంలో అత్యధికంగా సందర్శించే నగరాల్లో ఇది కూడా ఒకటి నగరం యొక్క వాతావరణం గురించి చెప్పాలంటే సంవత్సరంలో ఎక్కువ భాగం వేడి మరియు తేమతో కూడిన వాతావరణం ఉండే ఉష్ణమండల సవర్ణ రకం భారతదేశంలోని ఇతర నగరాల మాదిరిగానే కాకినాడలో వేసవి వర్షాకాలం మరియు శీతాకాలం అనే మూడు విభిన్నమైన ఋతువులు ఉన్నాయి వేసవిలో వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఇది నగరాన్ని సందర్శించడానికి సిఫారసు చేయబడిన సమయం కాదు అయితే శీతాకాలం కాకినాడ సదర్శించడానికి అత్యంత అనుకూలమైన సమయం లోతుగా డైవ్ చేసి కాకినాడ వాతావరణ పరిస్థితుల గురించి మరింత తెలుసుకుందాం కాకినాడలో వేసవికాలం మార్చి నెలలో జూన్ వరకు ఉంటుంది మార్చిలో సీజన్ ప్రారంభంలో వాతావరణం ఎప్పటికీ అనుకూలంగా ఉంటుంది అయితే సమయం పెరిగే కొద్దీ మరియు మేము ఏప్రిల్లోకి ప్రవేశించినప్పుడు ఉష్ణోగ్రత క్రమంగా పెరగడం ప్రారంభం అవుతుంది మరియు నెలాఖరు నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది